నేను అన్నీ బాగానే చేస్తాను చికెన్ బిరియాని చాలా బాగా చేస్తాను మా పిల్లలకి అందరికీ అదంటే చాలా ఇష్టం ఎవరైనా బయట నుంచి వచ్చిన కూడా చికెన్ బిరియాని చెయ్యండి అని చెప్పి మరి చేయించుకొని తింటారు నేను చికెన్ బిరియాని చాలా బాగా చేస్తాను